సమాజంలో రచయిత బాధ్యత గురుతరమైనది రచనలు సమాజం మీద తీవ్ర ప్రభావం చూపిస్తాయ్ కాబట్టి రచయితలు అడుగడుగున తాము రాసేది సరిచూసుకోవాల్సి ఉంటుంది తనకు తెలిసిందే నిజమని రాసేవారు రచయితలు కాదు మతవిద్వేషాలు రెచ్చగొట్టేవారు కారు ఆధునిక సాహిత్యానికి కారణాలు సంఘసంస్కరణ ఉద్యమాలు వ్యవహారిక భాషోద్యమం పత్రికా వ్యాప్తి ఆంగ్ల విద్యా బోధన గురజాడ అప్పారావును ఆధునిక సాహిత్యానికి యువకర్తగా పేర్కొంటారు గురజాడ అనగానే కన్యాశుల్కం గుర్తుకు వస్తుంది ఇది వాడుక భాషలో రాసిన తొలి సాంఘిక నాటకం ముత్యాల సరసాలు అనే చరద చందస్సులో గేయ కవిత్వం రాశారు పూర్ణమ్మ వీరి ప్రసిద్ధ రచనలు ఈయన పంతొమ్మిది వందల పదిలో దిద్దుబాటు అనే తొలి కథానిక రాశారు దేశమంటే మట్టికాదో దేశం అంటే మనుషులు అన్నది గురజాడే కందుకూరి వీరేశలింగం సా సంఘ సంస్కరణ భావాలతో రచనలు చేశారు